నృత్యాన్ని అభిరుచిగా కొనసాగించాలనుకునే మహిళలకు సమాజం మద్దతు ఇవ్వదు అనుకుంటున్నారా నాకు ఈ ప్రశ్న వచ్చింది కానీ చాలా మ మందికి మహిళలకు సమాజం అనేది మద్దతు ఇవ్వదు చాలా తక్కువ మంది మహిళలకు మద్దతు ఇస్తారు ఊర్లల్లో కానీ ఎక్కడన్నా కానీ మహిళలకు అంత ప్రాముఖ్యత ఉండదు వాళ్ళు ఏం చేసినా అసలు వాళ్ళకి సపోర్ట్ చెయ్యరు వాళ్ళకి ఏదైనా కానీ చిన్నప్పుడే జల్దీ పద్దెనిమిది ఏళ్ళు రాగానే పెళ్ళి చేసి ఇచ్చేస్తారు వాళ్ళకి చదువైనా ఏదైనా కానీ నృత్యమనేదే కాదు వాళ్ళకి చదువు ఇవన్నీ ఏమీ అవసరం లేదు అని అనుకుంటారు కానీ ఆ కలలు అనేది వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇస్తాయి నృత్యం అనేది చాలా మందికి ఒక కల అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది వాళ్ళకి ఉన్న అన్ని చింతలనూ పోగొడుతుంది నృత్యమనేది మనసుకి చాలా హాయిగా ఉంటుంది మహిళలకు నృత్యం అంటే చాలా ఇష్టం ఉంటుంది చాలా మందికి ఇష్టం ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళు ఆపేసరికి వాళ్ళు అది ఆపేస్తారు అది వాళ్ళ కలలను వాళ్ళు చంపేసుకుంటారు కానీ చాలామంది మద్దతు ఇవ్వరు ఇప్పుడు కొంతమంది చేంజ్ అవుతున్నారు కొంతమంది వాళ్ళ ఇంట్ళో ఆడవాళ్ళకి మహిళలకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు కొంతమంది మద్దతు ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఆ మద్దతు ఇచ్చేవాల్లని చూసి మద్దతు ఇవ్వనివాళ్ళని ఇవ్వని వాళ్ళు చూసి నేర్చుకోవాలి వాళ్ళు వాళ్ళు మహిళలకు చాలా మద్దతు ఇస్తారు కానీ చాలామంది ఇవ్వరు ఊర్లో ఏమనుకుంటారంటే ఆడవాళ్ళకు ఇవన్నీ అవసరం లేదు పెళ్ళి చేసుకొని ఇంట్లో కూర్చొని భర్తకు వండిపెట్టడం అదే వాళ్ళ పని అని అనుకుంటారు కానీ మహిళలకు దానికంటే ఎక్కువ చాలా చెయ్యాలని ఉంటుంది కానీ వీళ్ళ వల్ల అవి వాళ్ళు చెయ్యలేకపోతారు సో ఇప్పటినుండి మహిళలకు వాళ్ళ ఇంట్లో మద్దతు ఇవ్వాలి అంటే వాళ్ళు దానిగురించి కొట్లాడాలి కొట్లాడితేనే ఏదన్నా మనకి దొరుకుతుంది మనకి కావలసిన దానికోసం మనం ఏదైనా చెయ్యాలి మనం ఏదైనా చేస్తే వాళ్ళు కూడా మనకి మద్దతు ఇవ్వడం మొదలుపెడతారు ఇలా ఇలా మనం మనకిష్టమైన దానికోసం గొడవపడితే వాళ్ళు ఏదైనా ఒప్పుకుంటారు